హలో చెప్పండి సార్

మాది గుంటూరు మాది గుంటూరు అండి మాది మేము ఉండేది గుంటూరులోనే ఉన్నాయి ఫ్లాట్లు ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఖాళీ స్థలం కావాలంటే ఉంది మీరు ఏది తీసుకోవాలంటే అది మీరు వస్తే మేము మీకు చూపించగలము రైల్వే స్టేషన్ దగ్గరలో కావాలి అనుకోండి స్థలాలు ఉన్నాయి కొంచెం తక్కువ తక్కువ కూడా వస్తాయి మీరు అనుకున్న రేటుకు వస్తాయి కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాయి తర్వాత వచ్చి కాలేజ్ ఉంది కదా అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉంది కాలేజ్ దగ్గరలో ఉన్నాయి ఎక్కడ ఏసీ కాలేజీ ఒకటి ఉంది అక్కడ ఉన్నాయి లేదు కొంచెం దగ్గరలో అనుకుంటే కాకానీ వస్తే కాకానీలో ఉన్నాయి ఏదైనా కానీ మనకు అందుబాటులో ఉండేటట్టుగా ఉన్నాయి మంచి మంచి ఏరియా చాలా బాగుంటుంది ఏమండి అపార్ట్ంట్ అపార్ట్మెంట్ వచ్చి సద్యానికి యాభై లక్షలు ఉన్నాయండి అవి యాభై లక్షలు తీసుకుంటే చాలా మంది మన వాళ్ళు తీసుకున్నారు అందఋ మన వాళ్ళు ఉంటున్నారు యాభై లక్షలు మీరు తీసుకుంటే తీసుకోవాలి అనుకుంటే ఒక టన్ అటు ఇటు మాట్లాడి వద్దాం డబల్ బెడ్రూమ్ వస్తుంది కారిడార్ వస్తుంది చక్కగా మీరు అసలు చూస్తే మీరు వదిలు పెట్టే ప్రసక్తి ఉండదు అన్నమాట వసతులు బాగా మీరు చూడాలి అండి చూస్తే మీరు అన్ని వసతులు ఉన్నాయి అన్ని వసతులు ఉంటే మన వాళ్లు తీసుకున్నారు రైల్వే స్టేషన్ దగ్గరలో అటు ఉన్నాయి పది లక్షలు పదిహేను లక్షల లోపు దొరుకుతాయి దొరుకుతాయి ప్లాట్ మీరు ఏది కావాలంటే అది ప్లాట్ కావాలంటే ప్లాట్ చూసుకోండి ఖాళీ స్థలమైనా సరే ఖాళీ స్థలమైనా సరే ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మనం అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మనకు అన్ని తెలుసు విషయాలు మొత్తం అక్కడే అండి శివాలయం పక్కన మా ఇల్లు కాకానీ కాకానీలో పక్క మా ఆఫీస్ వచ్చి కన్వారి తోట

కన్వారి లక్ష్మీనారాయణ అని ఉంటారు వాళ్ళ ఇంటి వెనక వైపు మా ఇల్లు మేము అక్కడ మీరు వస్తే మేము అక్కడే ఉంటాము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము చేయండి కాల్ చేస్తే అలాగే ఓకే అండి